మా పెరటిలో మేము బీరకాయ తీగలు పెంచుతాం బీరకాయ ఆనపకాయ ఇంకా చిక్కుడు తీగను కూడా పెంచుతాం మాకు ఇష్టమైన మొక్కల్లో కాయగూరలు బెండకాయ దొండకాయ కూడా మా పెరట్లో కాస్తాయి బీరకాయ చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి అలాగే గుమ్మడి బాదు కూడా మా పెరట్లో వేసాము మా ఇంటి పైన గుమ్మడికాయలు కాస్తాయి మేము వాటిని పైకి ఎక్కి కోసుకుంటూ ఉంటాం బూడిద గుమ్మడికాయలు కూర గుమ్మడికాయలు కూడా కాస్తాయి అనమాట మా పెరటితో అలాగే పెద్ద పెద్ద ఆనపకాయలు కూడా కాస్తాయి పక్కింటి వాళ్ళందరూ వచ్చి మా ఇంటి దగ్గర అనపకాయలు తీసుకెళ్తూ ఉంటారు చిక్కుడుకాయలు కూడా మా ఇంటి పైన పెంకెలు పైన చాలా బాగా పారింది బాగా వచ్చింది బోల్డన్ని చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయన్నమాట అందరు కోసుకొని కూరకి పట్టుకెళ్తారు మాకు ఇంట్లో కూడా బయట నుంచి త్యాకుండా అవే చిక్కుడుకాయలను కూరగా వండుతారు అనమాట అలాగే మాకు తోటకూర కూడా చాలా బాగా పెరిగింది తోటకూర ఇంకా కాయగూరలో చాలా రకాల మొక్కలు మేము చాలా ఇంట్రెస్టింగ్ పెంచుతాం అలాగే పచ్చిమిరపకాయ మొక్క కూడా మా ఇంట్లో చాలా బాగా పెరిగింది మా పెరటిలో ఇంకా అలాగే జామ చెట్టు కూడా వచ్చింది మేము మొక్కల్ని చాలా బాగా పెంచుతాం ప్రతిరోజు దానికి నీళ్లు వేసి పెంచుతాం అనమాట అలాగే మళ్ళీ తీగ కూడా చాలా బాగా పాకింది మనకి మాకు వేసవికాలంలో బోల్డన్ని మల్లెపూలు వస్తూ ఉంటాయి పెద్దపెద్ద దండలుగా కట్టి వాటిని మేము పెట్టుకుంటాము అలాగే ఇంకా చాలా రకాల కరివేపాకు మరియు కొత్తిమీర మొక్కలు కూడా మా పెరటిలో పెరుగుతున్నాయి వాటన్నిటిని కూడా నేను చాలా జాగ్రత్తగా పెంచుకొని ఇంట్లోకి యూస్ చేసుకుంటాము అలాగే బయట వాళ్లకి కూడా ఇస్తూ ఉంటాము అనమాట